ఒరేయ్ బాబు నా ఎస్పీఎస్ ఖాతా నుండి నాకు ముఖ్యమైన కమ్యూనికేషన్లు కోల్పోతున్నానురా దానికి నువ్వు నాకు సహాయం చెయ్యాలి ఎందుకంటే నా సంప్రదింపు వివరాలను ఇంటి అడ్రస్ను నా పీఆర్ఏఎస్ మరియు ధ్రువీకరణ కోసం అన్ని వివరాలను నవీకరించడంలో నువ్వు నాకు సహాయం చేయాలి దానివల్ల నేను ఎంతో సంతృప్తిగా ఎంతో చక్కగా నా వివరాలను నేను కలిగి ఉంటాను